మా ప్రాంతంలో ప్రైవేట్ బ్యాంకులు కన్నా ప్రభుత్వ బ్యాంకులు చాలా ఎక్కువగానే ఉన్నాయి అంతే కాకుండా ప్రభుత్వ బ్యాంకుల కన్నా ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిఫరెన్స్ ఏమిరా అంటే ప్రభుత్వ బ్యాంకుల్లో వచ్చేసరికి ఇంట్రెస్ట్ అనేది ఒక మంచి అనుకున్న స్థాయిలో ఉంటుంది కానీ ప్రైవేట్ బ్యాంకులో చూసినప్పుడు ఇంట్రెస్ట్లో వచ్చేసరికి ఎక్కువగా వేస్తారు అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ మందికి రుణాలు అవసరమయ్యే మనుషులు ఎవరంటే మన రైతులు మన రైతులు వ్యవసాయం కోసం ఋణాల కోసం ప్రభుత్వ బ్యాంకులకి వెళ్ళినప్పుడు అక్కడ నుండి సరైన సంభాషణ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రైవేట్ బ్యాంకు వెళ్తున్నారు అక్కడ వెళ్లినప్పుడు వాళ్ల దగ్గర ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇదిదా మంచి సమయమని వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తున్నారు అంతేకాకుండా దాన్ని తీర్చలేక రైతులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అది చూసినప్పుడు నాకు చాలా బాధాకరంగా అనిపించింది అందువల్ల ప్రభుత్వం బ్యాంకులో మంచి సంభాషణ ఉండటం వల్ల వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ మంచిగా ఒక తెలిసినంత ఇంట్రెస్ట్ మంచి ఇంట్రెస్ట్గా ఇవ్వడం వల్ల ఎక్కువ మంది జనాలు ప్రైవేట్ బ్యాంకు వెళ్లడానికన్నా ప్రభుత్వ బ్యాంకు వస్తారు అంతేకాకుండా నాకు తెలిసినందుకు ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువ మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకు వెళ్ళినప్పుడు మన యొక్క దరఖాస్తులు నిశ్చితంగా నిశ్చయంగా ఉంటుందంటే ఒక ప్రశ్న అదే ప్రభుత్వ బ్యాంకులో వెళ్ళినప్పుడు నువ్వు చేసే దరఖాస్తులు ఋణాలు అన్ని ప్రతి ఒక్కటి నిశ్చయంగా ఉంటుంది అదే కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు అనుకున్న ఋణాలు తీసుకోవచ్చు ఈ బ్యాంకుల మూల్యంగా అంతేకాకుండా ప్రభుత్వ బ్యాంకుల్లో మీరు రుణాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం బ్యాంకులు రుణాలు ఎందుకు ఇస్తున్నారంటే ఇటువంటి వ్యవసాయం చేసే రైతులకు అంతేకాకుండా నా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎవరెవరికి రుణాలు అవసరము వాళ్లకంతా ఇస్తున్నారు అలాంటి ఇచ్చేటప్పుడు ఒక మంచి ఇంట్రెస్ట్తో ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ ప్రైవేట్ బ్యాంకు వెళ్లడానికన్నా ప్రభుత్వ బ్యాంకులోకి వస్తారు కానీ ప్రభుత్వ బ్యాంకులో మంచి సంభాషణ అనేది ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నప్పుడే జనాలు ఎక్కువమంది ప్రభుత్వ బ్యాంకుకి వస్తారు